చిత్తూరు జిల్లాలో పండించే ముఖ్యమైన పంటలు వరి చెరకు గోధుమ పత్తి పప్పు ధాన్యాలు పండ్లు పండ్లు కూరగాయలు ఇలాంటివి ఎక్కువ పండిస్తారు వీటిలో ఎక్కువ డిమాండ్ కూరగాయలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది కొన్ని కొన్ని కాలాలు బట్టి కొన్ని కొన్ని మారుతూ ఉంటాయి కొన్ని కాలాలలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క రేటు ఉంటుంది

సమయాలలో కూరగాయలకు అనే వాటికి ఎక్కువ రేటు ఉంటుంది ఎక్కువ అమ్ముతాయి ఎక్కువ రేట్లు అనేవి ఉంటాయి మరి కొన్ని కాలాలలో వరికి ఎక్కువ రేటు ఉంటుంది అప్పుడు వరి అనేది ఎక్కువగా అమ్ముతారు కొన్ని వాటి మరి కొన్ని రోజులలో చెరుకు అనే దానికి ఎక్కువ ఎక్కువ రేటు ఉంటుంది అప్పుడు వరి అనే దాన్ని అమ్ముతూ ఉంటారు ఇంకా విత్తనాలు నాటడం ధాన్యాలలో అమ్మే వరకూ వాటన్నిటిలో పంటలు అనువైన కాల కాలాలు కాలాలు వాటి వాటి కాలాలను బట్టి వాటి వాటిని వేస్తూ ఉంటారు ఇంకా కూరగాయలు వరి నాటడం ఇలాంటి ఇలాంటివన్నీ ఏ ఏ కాలంలో ఏమి ఏమి వేయాలి అనేది వ్యవసాయం చేసేవాళ్ళు చూసుకుంటారు వాళ్ళు ఏ కాలంలో ఏ పంట వేస్తె ఎలా వస్తుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఆ పంటను ఆ టైం లో వేసి మంచిగా మంచిగా డబ్బులు అనే దాన్ని సంపాదించుకుంటారు మంచిగా లాభాల్ని పొందుతుంటారు ఏ ఏ కాలంలో ఏ ఏ ఏ ఏ సంబంధమైన పంటలు పండించి వాళ్ళు మంచి డబ్బులు అనే దాన్ని ఆదా చేసుకుంటారు